నేను మొదటిగా ఏడో తరగతిలో బైక్ నేర్చుకోవాలి అనుకుంటు అనిపించింది అప్పుడు నేను మా నాన్నగారితో గ్రౌండ్ గ్రౌండ్ వెళ్లి పెద్ద గ్రౌండ్ ఉంటుంది మా ఊళ్ళో ఆ గ్రౌండ్కు వెళ్లి నేర్చుకున్నాను ఒక ఆరు ఏడు నెలలు పట్టింది అండి నేర్చుకోడానికి తర్వాత నేను తొమ్మిదో తరగతి వచ్చే వచ్చినాక నేను బైక్ బయట వేసుకోవడం తిరగడం స్టార్ట్ చేశాను నేను మొదటిసారి బైకు ఎలా నడిపినప్పుడు ఏ ఫీలింగ్ వచ్చిందో ఇప్పటికి కూడా నేను నా బైక్ ముట్టుకున్నప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది ఎన్ని సంవత్సరాలలో బైకులు పట్ల నాకు ఏ అభిప్రాయం మారలేదు అండి మొదటిసారిగా నేను ఎంత ఎక్సైట్ అవుతాను ఇప్పుడు కూడా అలాగ ఎక్సైట్ అవుతాను నాకు పెద్ద పెద్ద బైకులు బిఎమ్డబ్ల్యూ కావాసకి నింజా అవి నడపాలని చాలా కోరిక ఉంటుంది అండి స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం నేను ఎక్కువ స్పీడ్గా నడుపుతాను హైవేలలో